గీయడం కష్టంగా ఉన్న కొన్ని విషయాలు దృక్పథం అంటే మనం వస్తువులను మూడు కోణాలలో చేసే మార్గం దృక్కోణాన్ని సరిగ్గా గీయడం కష్టంగా ఉంటుంది ప్రత్యేకించి మీకు దృక్పథం యొక్క సూత్రాలు తెలియకపోతే మానవ శరీర నిర్మాణ శాస్త్రం మానవ శరీరం సంక్లిష్టమైన మరియు సంక్లిష్టమైన నిర్మాణం మానవ శరీరాన్ని ఖచ్చితంగా గీయడం కష్టంగా ఉంటుంది ప్రత్యేకించి మీకు శరీరంలోని వివిధ భాగాల గురించి మరియు అవి ఎలా కలిసి పని చేస్తాయో తెలియకపోతే జంతువులు మానవుల కంటే విభిన్నమైన రకాల పరిమాణాలు మరియు నిష్పత్తులను కలిగి ఉన్నందున వాటిని గీయడం కష్టం జంతువుల కదలిక మరియు వ్యక్తీకరణ గ్రహించడం కూడా కష్టంగా ఉంటుంది నేను డ్రాయింగ్ చేయడానికి ప్రతిరోజు సమయం కేటాయించి డ్రాయింగ్ గీస్తాను